నాకు సాధారణంగా మొక్కలు పెంచడం అంటే చిన్నప్పటినుండే చాలా ఆసక్తి ఉండేది మొక్కల పెంపకంలో నాకు అన్ని ఇష్టం పూలు కాయలు పండ్లు అలా అని పెంచే వాడిని మామూలుగా వచ్చేసరికి నాకు బాగా ఇష్టమైంది అంటే కాయలు పూలు పెంచడం అంటే చాలా ఇష్టం ఆ మొక్కలు పెంచడం వల్ల ఆ మొక్కల నుండి మనకు వచ్చే ఆక్సిజన్ గాలిలో ఉండే నైట్రోజన్ ఈ వాయువులన్నీ మనకి ఉపయోగపడతాయి అవి మనకి మంచి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది అవన్నీ మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి అవి అంతా మనకి చెట్లు పెంచడం వల్ల మన చుట్టూ చాలా పచ్చదనం ఉంటుంది మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం ప్రతిరోజు వాటికి మొక్కలకు నీళ్లు పోసి వాటిని మంచిగా కుండీలలో పెట్టి పెంచి వాటిని పెద్దగా చేసి వాటిని కట్ చేయకుండా ఎప్పుడూ మంచిగా చూసుకుంటూ ఉండాలి నీకు చెట్లు పెంచిన తర్వాత ఆ చెట్టు మీద ఉన్న పువ్వుని ప్రేమిస్తే ప్రతిరోజు నీళ్లు పోస్తూ అదే ఇష్టపడితే కోసి తెంచుకొని తలలో పెట్టుకుంటావు అలా మనం ప్రతి రోజు మనం ఎలా ఆహారం తీసుకుంటామో మొక్కలను కూడా అలాగనే పెంచాలి నాకైతే సాధారణంగా పూల మొక్కలు పండ్ల మొక్కలు అంటే పెంచడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే పూలు ఆడవాళ్ళకి పెట్టుకోవడానికి మనకు దేవుళ్ళ దగ్గర పెట్టుకోవటానికి కూడా బాగా ఉపయోగపడతాయి పండ్లు అనేది పండ్ల నుంచి మనకి ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నాయి అవి మనకి ఎంతో ఉపయోగపడతాయి